నేను ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించగలిగితే నేను యూరప్కి వెళ్తాను నేను యూరోపియన్ సంస్కృతి మరియు చరిత్రను అన్వేషించాలి అనుకుంటున్నాను నాకు ప్రత్యేకంగా ఆసక్తి ఉన్న కొన్ని ప్రదేశాలు ప్రాన్స్లోని ప్యారెస్ ఇటలీలోని రోమ్ మరియు గ్రీస్లోని ఎంబెన్స్ నేను ఈ ప్రదేశాల్లోని ప్రసిద్ధి చిహ్నాలను చూడాలి అనుకుంటున్నాను అలాగే స్థానిక సంస్కృతి మరియు వంటకాలను అనుభవించాలి అనుకుంటున్నాను నేను యూరోప్కు వెళ్లాలనుకుంటున్నా మరొక కారణం ఏమిటంటే నేను చాలా మంది విభిన్న మరియు ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకోవాలి అనుకుంటున్నాను నేను వివిధ సంస్కృతుల గురించి మరింత తెలుసుకోవాలి అనుకుంటున్నాను మరియు ఇతరులతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను నేను ప్రపంచంలో ఎక్కడికి అయినా ప్రయాణించగలిగితే యూరోప్ నా ప్రాథమిక ఎంపిక నేను ఈ ప్రాంతం యొక్క సంస్కృతి చరిత్ర మరియు ప్రజలను అన్వేషించాలి అనుకుంటున్నాను